ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థ మారుతు వస్తుంది ఇప్పుడు కోవిడ్ సిచువేషన్కి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు అనేవి జరిగినవి దానికి బెస్ట్ ఎగ్జాంపులు ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసుల వల్ల పిల్లలు ఫోన్లు యూస్ చేయడం ఫోనుల్లో ఎలా లాగిన్ అవ్వాలి అవన్నీ తెలుసుకోవడం విద్యలో అనేక మార్పులు సంతరించుకున్నాయి ఈ ఈ స్మార్ట్ క్లాసెస్ అండ్ ఆన్లైన్లొో క్లాసుల వల్ల ఎడ్యుకేటెడ్ పరంగా మార్పులు వచ్చినాయి ఉదాహరణకి ప్రాక్టికల్ ల్యాబ్స్ ప్రాక్టికల్సు అనేవి ఖచ్చితంగా ల్యాబ్లోనే చేయాలి దీనివల్ల పిల్లలు ప్రాక్టికల్గా అదే వాళ్ళ చేతులతో వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి అనుభవం అనేది పెరుగుతు ఉంటుంది విద్యా వ్యవస్థలో అనేక మార్పులు సంతరించుకున్నాయి దీనివల్ల ప్రాక్టికల్స్ ల్యాబ్స్ వల్ల పిల్లలకి నైపుణ్యం అనేది పెరుగుతుంది స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఇప్పుడు విద్యా వ్యవస్థలో అన్ని స్మార్ట్ క్లాస్ రూమ్స్ అయిపోయినాయి డిజిటల్ బోర్డ్ అయిపోయింది దేనికి దానికి పిల్లలకి ఆన్లైన్లో బు టీవీలో వేయడం చూపించడం ద్వారా విద్యలో అదునాతనమైన మార్పులు సంచరించుకున్నాయి కావున విద్యా వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకనగా ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ వల్ల పిల్లలు ఎడ్యుకేటెడ్ పరంగా ఎక్కువ లాభాలను పొందుతున్నారు వాళ్ళకి అనుగుణంగా టీచర్స్ బోధించగలుగుతున్నారు ఈ విధంగా అనేక మార్పులను ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ సాధించగలిగింది